సార్ స్టేషనరీ షాపా సార్ సార్ యాక్చువల్లీ నాకు మాకు మీ స్టేషనరీ సామాను కొన్ని కావాలి సార్ యాక్చువల్లీ మా స్కూ స్కూల్లో రేపు కాంపిటేషన్ ఉంది సా పిల్లలకి స్టేషనరీ ఐటమ్స్ పెన్స్ బుక్స్ కలర్ పేపర్స్ గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నాము మీరు మేము మీ దగ్గర పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాము ఇప్పుడు ఇప్పుడు సింగల్గా కొంటే బాక్స్ పరంగా కొంటే అండ్ బల్క్గా కొంటే ప్రైసెస్ ఏమి ఉంటాయి సార్ మాకు డిస్కౌంట్ మాకు డిస్కౌంట్ ఎంత వస్తుంది సార్ సార్ మేము బల్క్గా తీసుకుంటాం సార్ బల్క్ క్వాంటిటీ తీసుకుంటాం సార్ మాకు వచ్చి పెన్సు నోట్ప్యాడ్స్ నోట్బుక్స్ ఫైవ్ ఫైవ్ రూపీస్ పెన్స్ కావాలి సార్ అండ్ ట్వంటీ రూపీస్వి థర్టీ ఫైవ్ రూపీస్వి బుక్స్ ఉంటాయి కదా ఆ బుక్ కూడా కావాలి అండ్ కలర్ పేపర్స్ కావాలి అండ్ నోట్ప్యాడ్స్ కూడా కావాలి మాకు ఒక హండ్రెడ్ బుక్స్ ఒక వన్ ఫిఫ్టీ పెన్స్ అండ్ కలర్ పేపర్స్ ఆ బుక్స్కు తగ్గట్టు కలర్ పేపర్స్ అండ్ నోట్ప్యాడ్స్ ఒక ఫిఫ్టీ ఇప్పుడు మీరు మీరు కొంచెం మంచి మంచి డిస్కౌంట్ ఇస్తే మేము నెక్స్ట్ టైమ్ కూడా మీ దగ్గర ఆర్డర్ చేసుకుంటాం సార్ ఆర్డర్ అయితే బల్కిగా ఉందిగా సార్ ఆర్డర్ని బట్టి మీరు కూడా డిస్కౌంట్ ప్లాన్ చేసుకోవాలి ఓకే ఓకే సార్ ఓకే సార్ కన్ఫమ్ చేయండి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ